మిత్రమా ఈ సమయంలో నీతో మాట్లాడుటకు చింతిస్తున్నాను కానీ తప్పనిసరి పరిస్థితిలో నీతో మాట్లాడడం జరుగుతుంది మరణ ధృవీకరణ చాలా ముఖ్యం దాని ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉన్న కారణం చేత నీకు మరీ గుర్తు చెయ్యాలని ఈ నీతో మాట్లాడుతున్నాను మీ తల్లిదండ్రుల యొక్క మరణానికి నేను కూడా చిందిస్తున్నాను వాళ్ళు నీకే కాదు నాకు కూడా తల్లిదండ్రులు లాగానే కానీ వారి మరణాన్ని ధృవీకరించటం చాలా ముఖ్యమైన అవసరం ఎందుకంటే డెత్ సర్టిఫికేట్ వారసత్వం మరియు ఆస్తి హక్కులకు ఒక పరిష్కారంగా ఉంటుంది పైగా బీమా క్లైమ్లను పొందడం జరుగుతుంది కుటుంబ పెన్షన్ కూడా ఉంటుంది అందుకు మరణ ధృవీకరణ పత్రం పొందుటకు ఖచ్చితంగా నువ్వు సహకరించడా సహకరించాలి దీనికి నేను నా శక్తి మొత్తం ఒడ్డి నీకు వెన్నుదన్నుగా నేను నిలుస్తాను ఖచ్చితంగా మనం దీనికోసం పొ దీన్ని పొందుటకు శ్రమిద్దాము